మహాభారతంలో ఎన్నో గ్రంధాలు ఉన్నాయి ఆ గ్రంధాల వల్ల మనం ముందుకు ఎలా వెళ్ళాలో తెలుసుకోవచ్చు గ్రంధాలు మనకు ఎన్నో జ్ఞానాన్ని మంచి విషయాలను తెలుపుతాయి గ్రంధాల్లో మంచి విషయాల గురించి శ్లోకాల గురించి చాలా ఉంటాయి మహాభారతంలో ఒక్కొక్క పాత్ర ఒకొక్క విషయం గురించి తెలుపుతుంది ఆ పాత్రల వల్ల మనము చాలా నేర్చుకోవచ్చు మహాభారతంలో ఎంతో మంచి విషయాలను తెలియచేయడానికి కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు మంచి పనికి ఎప్పుడు ముందుంటాడు చెడు చేసేవారికి శిక్ష విధిస్తాడు మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి సహాయంగా ఉంటాడు మహాభారతంలో కృష్ణుడు మంచివారికి ఎప్పుడు తోడుగా ఉంటాడు మహాభారతంలో అర్జునుడు కృష్ణుడు కౌరవులపై యుద్ధం సాధించి విజయం జయిస్తారు ఆ యుద్ధానికి కారణం కౌరవుల వల్ల కౌరవులు చెడు చెడు పనుల వలన వాళ్ళు యుద్దానికి ముందుకు వెళతారు యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు కానీ చివరకు విజయం మంచి మంచి పనులకే అవుతుంది విజయం ఎప్పుడు మంచి చేసే వారికే జరుగుతుంది చెడు చేసేవారికి ఎప్పుడూ చెడే చెడే జరుగుతుంది ఎందుకంటే ఇతరుల చెడు కోరుకుంటే అది ఏదో ఒక రోజు మనకు చెడుని ఖచ్చితంగా మనకు చేస్తుంది అని కృష్ణుడు మహాభారతంలో చెప్పాడు మహాభారతంలో ఎన్నో మంచి పాత్రలు ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విషయాన్ని తెలుపుతాయి కృష్ణుడు ఎప్పుడు ఎవరికి అయినా సరే శత్రువు అయినా సరే ఫస్ట్ మనం వాళ్ళకి సహాయం చెయ్యాలి ఒకవేళ వాళ్ళు అప్పుడు కూడా మారకపోతే మనం ఇంకా ఏం చేయలేం అని చెప్తాడు మహాభారతంలో అర్జునుడు చాలా మంచివాడు కృష్ణుడు మహాభారతంలో ఎంతో మంచి పాత్రను ఇతరులకు మంచితనాన్ని పంచడంలో కృష్ణుడు మహాభారతంలో గ్రంధాలు మనకు మంచిని నీతిని తెలుపుతాయి ముందుకు వెళ్ళడానికి గ్రంధాలు శ్లోకాలు చాలా అవసరం ఇప్పుడు ఉన్న సమాజంలో గ్రంధాలు అంటే తెలియని వాళ్ళు చాలా ఉంటారు కానీ ఆ గ్రంధాల్లో నీతిని మంచిని మనం తెలుసుకోవాలి ఎందుకంటే గ్రంధాల్లో చాలా జ్ఞానం ఉంటుంది ఆ గ్రంధాలు చదివితే మనకు కొంచెం మంచితనం తెలుస్తుంది ఎలా ఇతరులతో ఉండాలి మనం మంచిగా ఎలా బ్రతకాలి అనేది తెలుస్తుంది